మాకు ఎక్కువ ఏవైనా బట్టలు కావాలన్నా ఏమన్నా ఐటమ్స్ కావాలన్నా ఎక్కువ విజయనగరం అనేది వెళ్ళిపోతూ ఉంటాము పల్లెటూరు నుంచి ఎందుకంటే అక్కడ కొంచెం చవకగా వస్తాయి అలాగే హోల్ సేల్ రేట్ కే వస్తాయి మాకు ఏమైనా బట్టలు కావాలంటే వెంటనే అక్కడికి వెళ్ళిపోయి తీసేసుకుంటాము అలానే ఏవైనా వస్తువులు పరంగా కాని ఏమైనా కరెంట్ సామాన్లు కాని ఇంకేవైనా ఇంకా ఆలోచన అంటే ఇంకేమైనా ఎక్స్ట్రా సామాన్లు ఇల్లు కట్టుకునే సామాన్లు కానీ ఏమన్నా సామాన్లు ఉంటే ప్రతిదీ ఇంకా విజయనగరంలో ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాము అదే పల్లెటూళ్ళలో అయితే వా టౌన్ వాళ్ళు దేనికి ఎక్కువ ధాన్యానికి సోలుకి ఇలాంటి వాటికి టౌన్ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు అలానే టౌ పల్లెటూరు వాళ్ళు ఎక్కువగా సిటీ ల్లోకి వెళ్ళేది ఇలాంటి బట్టల కోసం కానీ ఏమన్నా ఇల్లు పనులు అవే బాత్ రూమ్ పనులు అవే కానీ ఏమన్నా లైట్లు కాని కరెంట్ కాని దీపావళి సామాన్లు దసరా సామాన్లు వినాయక చవితి సామాన్లు ఇలాంటి ఏమి సామాన్లు కావాలన్నా సరే టౌన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు